ఆ తర్వాత విడివిడిగా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో వచ్చేలా వత్తుకొని గుడ్డు సోనాను రాయాలి ఆకుపచ్చని చ చపాతి పైన ఎరుపు రంగు చపాతీని ఉంచి రూల్ రోలర్గా చుట్టి ముక్కలు కోయాలి వీటిని చేత్తో బిస్కెట్లా వత్తుకొని ముందుగా వేడి చేసుకున్న ఆ గిన్నెలో పదిహేను నిమిషాలు బేక్ చేయాలి ఇది మన కుక్కిస్ ఇలా తయారు చేసుకోవచ్చు మీకు ఇప్పుడు రొయ్యల పులావ్ ఎలా చేయాలో నేను చెప్తాను మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలు మొత్తం పేస్టులా చేసుకుని ఈ మిశ్రమాన్ని రొయ్యలను పట్టించాలి ఆరు గంటల అయ్యాక రొయ్యలని అర రొయ్య పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె నెయ్యి తి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి తరుపు కొత్తిమీర పుదీనా బొంబాయి టమాటో టమాటో ముక్కలు తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి తర్వాత రొయ్యలతో పాటు మిగిలిన పదార్థాలను వేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసి మూతపెట్టి పులావ్ తయారు దింపేస్తే సరే రెడ్ క్యారెట్ కేక్ ఎలా తయారు చేయాలి అంటే ముందుగా వేడి చేసుకుని పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఖర్జూరాలు తరుగు వంట సోడా వేసి పావు కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మరో గిన్నెలో చక్కెర పొడి నూనె వేసుకొని బాగా గిలకొట్టి గుడ్లు పచ్చసోనా కలిపి కలపాలి ఇందులో నానబెట్టుకున్న ఖర్జూరాలు జీడిపప్పు నా వాల్ సెట్ పలుకులు వాల్నట్ పలుకులు క్యారెట్ తురుము వెన్నెల ఇన్సెస్ కం కమలాఫలం రసం తీసుకొని కలుపుకోవాలి తర్వాత దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కలిపి చేసిన పొడితో పాటు మిగిలిన పదార్థాలను వేసుకొని బాగా కలిపి వెన్నె రాసిన తీసుకొని నలభై నిమిషాలు బేక్ చేసుకుంటే చాలు

వేయాలి జీలకర్ర వెల్లుల్లి తురుము వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఎర్రగా వేగాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కరేపాకు వేయించుకుని చికెన్ ముక్కలు తప్ప మిగిలిన అన్ని పదార్థలు వేసుకోవాలి నిమిషం తర్వాత చికెన్ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించి దింపాలి ఇంకా మనం ఇక్కడ కుకీస్ ఎలా తయారు చేయాలో చూసుకున్నాము ఇంకా డేట్ క్యారెట్ కేక్ కూడా చూశాను చికెన్ కూడా చూశాము ఇంకా మనం చాలా కూరలు చాలా విధంగా చేయొచ్చు ఇంకా మనం ఏదైనా సరే తినే సమయంలో లేకుంటే ఏం లేకున్నప్పుడు మనం గుడ్డు కూరతో కూడా చాలా చేసుకుంటాము గుడ్డు చాలా హెల్త్కి చాలా మంచిది కానీ ఉడకబెట్టి తింటే ఇంకా చాలా మంచిది గుడ్డుతో తిన్నప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది మనము ఇప్పుడు ఒక ఎగ్ కర్రీ చూసేద్దాం పాలకూర తురుం పాలకల్లా మసాలా ఎగ్గు కర్రీతో ఎలా చేస్తారో చూద్దాము పాలకూర తురుగులో ఐదు నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకూ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి తురుమును వేయించుకొని తర్వాత పాలకూర మిశ్రమం తగినంత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసి పావు కప్పు నీళ్లు పోయాలి ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్డు మళ్ళీ కడాయిని పెట్టి నెయ్యి వేసి జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటే కూరలో వేసి కలిపితే చాలు ఇలా చేయాలి అండి ఇంకా మీకు స్టిమ్స్ ఎగ్ కర్రీ చెప్తాను అది కూడా అది ఎలా చేయాలంటే కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు టమోటా అర కప్పు పసుపు పావు చెంచా ఉప్పు తగినంత మిరియాల పొడి పావు చెంచా నూనె పావు కప్పు ఆవాలు చెంచా మిరప్పొడి చెంచా కరేపాకు రెబ్బలు రెండు మసాలా కోసం కొబ్బరి తురుము అరకప్పు జీలకర్ర అర చెంచా గసగసాలు అర చెంచా దాల్చిన చెక్క చిన్న ముక్కలు సోంపు చెంచా లవంగాలు మూడు పచ్చిమిర్చి మూడు ధన్యాలు చెంచా వెల్లుల్లి రెబ్బలు వేసి నాలుగు తయారు చేసేది ఒక గిన్నెలో గుడ్లు సోనా పావు చెంచా ఉప్పు మిరియాల పొడి చేసుకుని నురుగ వచ్చేలా గిలకట్టుకొని నురుగు వచ్చేలా గిల కొట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఆవిరి మీద పది నిమిషాలు ఉడికించుకుని ఆ తర్వాత ముక్కలు కోయాలి అలాగే మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలు మిక్సీలో వేసుకుని మొత్తాన్ని పేస్ట్లా చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు మిను మినప్పప్పు కరివేపాకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేయాలి అవి ఎర్రగా వేగాక టమాటా తరుగు పసుపు తగినంత ఉప్పు చేసి పెట్టుకున్న మసాలా అంతా కలిపి ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి ఇది ఉడుకుతున్నప్పుడు ఉడికించి కోసి పెట్టుకున్న గుడ్డు ముక్కలు వేసి ఐదు నిమిషాలు దింపేయాల్సిందే ఇలా మనం వేరే వేరే కర్రీస్ మంచిగా చాలా చక్కగా చేస్తాము ప్రతికూరలో మనం మంచిగా చెయ్యాలి అనుకున్నప్పుడు మంచిగా చేయవచ్చు ఇంకా మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా హెల్దీగా ఉంటాము అమ్మవాళ్ళు చెప్పినట్టు అమ్మ వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది కర్రీస్ మనం చాలా చేయవచ్చు ఇలాంటివి ఇంకా అన్ని చాలా బాగుంటాయి నెక్స్ట్ ఎగ్తో చేసేది ఒక కర్రీ చెప్తాను మీకు నెను దానికి పెసలు గుడ్లు నూనె శనగపప్పు వెన్నఉప్పు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ఒక్కటి వెల్లుల్లి తరుగు అల్లం తరుగు పచ్చిమిర్చి టమాటో కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి అవసరం పడుతుంది దీనికి తయారీ విధానం ఎలా చేస్తారు అంటే పప్పుని మూడు గంటలు ముందు నానబెట్టుకోవాలి ఆ తర్వాత సరిపడా నీళ్లు పోస్తూ మూడు కూతలు వచ్చేలా ఉడికించుకోవాలి అలాగే గుడ్ల సోనా ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు వేసి గిల కొట్టుకొని చెంచా నూనెలో ఆమ్లెట్ మాదిరి వేసుకొని ఆ తర్వాత ముక్కల్లా కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వెన్న వెయ్యాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని అల్లం తరుగు వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి కూడా వేగాక పసుపు తగినంత ఉప్పు టమాట ముక్కలు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి కలపాలి టమాటా ముక్కలు మగ్గాక కాసి కానీస్ కాసిన్ని నీళ్లు పోసి ఉడికించి పప్పు వేసి కలపాలి రెండు నిమిషాలు అయ్యాక గుడ్డు మిశ్రమాన్ని కస్తూరి మేతి వేసి బాగా కలిపి కలిపితే

ఇంకా వీటితోపాటు ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము మనం కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి మనం ఎప్పుడూ మంచిగా తిని మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఇలా కూరలు చాలా బాగా చేస్తాము చాలా మంచిగా ఉంటాయి కూరలు అన్నీ ఎగ్గుతో కానీ ఇంకా ఏదైనా నాన్ వెజ్ కాకపోతే వెజ్ అయినా సరే చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చక్కగా చేస్తాము చక్కగా తిని చక్కగా ఉండాలి ఇంకా అందరూ మంచిగా ఉండాలి ఇంకా ఇలా చేస్తాము మా వంటలు రుచికరంగా రావడానికి అంతే